నేను స్కూల్లో రిసెప్షనిస్ట్గా పనిచేస్తున్నాను నా మొదటి పని ఉపాధ్యాయులు రాగానే సంతకాలు పెట్టించి లేట్గా వచ్చినవారి చేత అనుమతి రాయించి క్లాసులకి పంపిస్తాను పిల్లలు క్లాసులకి సరిగా వెళ్ళేటట్టు చూస్తాను మంచినీళ్ళు తెప్పించి అన్ని చోట్లా పెట్టిస్తాను కొంతమంది విద్యార్థులు తల్లిదండ్రుల అనుమతి తీసుకుని స్కూలు జరుగుతున్న సమయంలో బయటకు వెళ్ళడానికి వస్తారు వారిచేత అనుమతి పత్రం తీసుకొని పంపిస్తాను భోజనాలు పెట్టేటప్పుడు అందరికీ భోజనాలు వచ్చాయో లేదో చూసుకొని అందరూ తిన్నారో లేదో చూస్తాను టీచర్లు మధ్యలో బయటకు వెళ్ళేటప్పుడు అనుమతి తీసుకుని పంపిస్తాను సాయంత్రం బస్సులు ఆటోలు పిల్లలను జాగ్రత్తగా తీసుకువెళ్ళవలసిందిగా చెప్పి అందరూ వెళ్ళేలా చూస్తాను టీచర్లు వెళ్ళేటప్పుడు సంతకాలు తీసుకొని పంపిస్తాను